నేను ఇటీవల మా తమ్ముడికి ల్యాప్టాప్ కొనాలని అనుకుని ఒక ల్యాప్టాప్ హెచ్పి కంపెనీ యొక్క ల్యాప్టాప్ని నేను ఖరీదు చేసాను మా అది ఒక యాభై వేలు కలిగివుంది దాని ఒక యాభై వేలు ఖర్చుచేసి మా తమ్ముని కొరకు మా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు అతడి కొరకు ఒక ల్యాప్టాప్ని నేను ఖరీదు చేసి అతనికి ఇచ్చాను అది తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది దాని యొక్క చూడటానికి దాని యొక్క దాని స్క్రీన్ గానీ దాని కలర్ గానీ దాని లైటింగ్ గానీ చాలా బాగున్నాయి చూడటానికి చాలా ఆనందాన్ని వేసింది అలాగే దానిలో ఉండే లైటింగులు గానీ కీప్యాడ్కి ఉండే లైటింగ్లు మౌస్ యొక్క కదలికలు అవెన్నో చాలా ఫాస్ట్గా పని చేశాయి అవి చాలా ఉపయోగపడ్డాయి మా తమ్ముడికి దానిలోనే చదువంతా పూర్తయ్యింది దానిలో చాలా వరకు ప్రాజెక్ట్ చేయడానికి గాను మా తమ్ముని యొక్క ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎంతో దోహదపడింది కానీ ఇటీవల కొంత కాలం క్రితం అది దాని ఎక్కువగా వేడిని బయటకి వేయడం అనేది ప్రారంభించింది దాని ద్వారా ల్యాప్టాప్ అనేది ఒక్కసారిగా స్క్రీన్ ఆఫ్ అవ్వడమనేది జరుగుతుంది దీంతో చాలా ఆటంకాలు మా తమ్ముడు ఎదుర్కొన్నాడు తన యొక్క చదువుతున్న వేళల్లో ఎన్నో ఇబ్బందులు తను చూసాడు దీనితో దాన్ని ఎలాగైనా బాగుచేయించాలని నేను అనుకొని దాని కొరకు కస్టమర్ కేర్ అనే వాటిని వాళ్ళకి కూడా నేను సంప్రదించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎటువంటి లాభం లేదు ఇప్పుడు మేము చేయలేమన్నట్టు వాళ్ళు కూడా ప్రవర్థించారు దీనితో నేను ఇంక ఏమి చేయలేక దానిని ఒక నా దగ్గ నావద్ద ఉన్న దగ్గరగా సమీపంలో ఉన్న ఒక షాపు దగ్గరకు తీసుకువెళ్ళి దాన్ని బాగుచేయడానికి ఇచ్చాను వారు దానిని ఎంతో కొంత కష్టపడి దానిని బాగుచేసి దాని కొరకు మళ్ళీ దానిని ఒక ఐదు వేలు దాకా అడిగి దాన్ని బాగుచేశారు దీంతో నాకెంతో బాధ కలిగింది కొన్న తక్కువ సమయంలోనే మళ్ళీ ఇటువంటి ఆటంకం రావడమనేది చాలా బాధాకర విషయం దీనితో నా దగ్గర ఉన్న డబ్బు కూడా ఎక్కువగా ఖర్చయినట్టు అనిపించింది మా తమ్మునికి కూడా ఎంతో ఆటంకం కలిగింది ఇటువంటివి మళ్ళీ జరగకూడదని నేను చాలా కోరుకున్నాను